ఇప్పుడు ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్థిక స్థాదిక ధరలలో ముందంజలో ఉందని అయితే నేను చెప్పగలను ఎందుకంటే ఇప్పుడు అభివృద్ధి చెందడం కూడా జరుగుతుంది అలాగే ఇంకా ఏంటంటే మన ఆదాయాన్ని పెంచడం కూడా దీంట్లో ఒక భాగంగా అయితే చెప్పుకోగలను ఇందులో ఏంటంటే మన ప్రతి ఒక్క జనాల్ని ఆకట్టుకునేటట్టు వాళ్ళు చూపించే వాళ్ళ ప్రతిభని చూపించడానికి ఉపయోగపడుతుంది అలాగే జనాలు ఆకర్షించడానికి కూడా ఉపయోగపడుతుంది ప్రతి ఒక్కరినీ ఆకట్టుకునేటట్టు ఉంటుంది ఆ మాటలు కానీ అలాగే వాళ్ళు చేసే నాట్యం కానీ వాళ్ళ కళలు ఏదైనా సరే ఇప్పుడు హస్తకళ కొంతమందిది నాట్య కళ కొంతమందిది అలాగే బుర్రకథ చెప్పే వాళ్ళు కొంతమంది ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క కళ ఉండడం వాళ్ళు వాళ్ళ కళతో ఆకట్టుకోవడం అలాగే ప్రతి ఒక్క జన జనం అందరిని ఆకట్టుకునేటట్టు చేయడం అలాగే అభివృద్ధి చేయడం లాంటివి తోడ్పడుతుంది